చెప్పండి మీకు ఏమేమి వేటి గురించి ఏమేమి వివరాలు కావాలండి అవునండి అంటే బాగా ఫేమస్ అయినవి బాగా అండి అవునండి ముఖ్యంగా వచ్చి మీకు దగ్గిర్లో ఉన్నవి ఏంటంటండీ ఫ్యా దసరా ఒకటి ఉన్నాదండి ఈ దసరా అన్నది చాలా పెద్ద పండగండి అంటే ఎక్కువ జరుపుకుంటా ఉంటారండి అంటే ఇది దసరా అనేది వాళ్ళ హిందూ పరంగా వాళ్ళకి సంబందించిన దాన్ని బట్టి చేసుకుంటారండిది అవి ఏడు రోజులనో కొంతమంది పన్నెండు అలా అలా చేసుకుంటారండీ దాని తరవాత వచ్చి క్రిస్మస్ అండి ఈ క్రిస్మస్ ఏంటంటేనండి డిసెంబర్ నెలంతా జ జరుగుతూనే ఉంటుందండి అంటే ఒక ఊర్లో దాదాపు ఆ అవునండి అంటే ఒక నెలలో ఒక రోజు ఒక్కో చెర్చొళ్ళు అలాగ ప్రతి ఊర్లో ఒక్కో రోజు ఒక్కో చెర్చొళ్ళు కట్టా పెట్టుకుంటూ ఉంటారండీ అలాగ ప్రతి ఊర్లో ఏదో రోజు క్రిస్మస్ జరుగుతూనే ఉంటుంది ఇది నెలంతా జరుగుతాదండి పండగ క్రై క్రైస్తవులు ఎక్కువ జరుపుకునే పండగ ఏదన్నాపెద్ద పండగ ఉన్నదంటే ఇది ఒకటేనండి ఇది నెలంతా జరుగుతూ ఉంటుందండి నెలన్ మీకిది క్రిస్మస్ మళ్ళీ అయిపోగానే న్యూ ఇయర్ రావటం వలన ఏంటంటే ఇంక బయట వ్యాపారస్తులు బట్టల షాపులు ఇలాంటి వీటిలి కూడా ఏంటంటే సంవత్సరం అంతా వాళ్ళు అమ్మిన డబ్బు ఎంత వస్తుందో ఈ డిసెంబర్ నెల ఆ ఈ ఒక్క నెలలో అంత వస్తుందండి వాళ్ళు ఆ సంవత్సరంలో అమ్మిన అంతా కలెక్ట్ చేస్తే ఎంతవుతుందో ఈ ఒక్క నెలలో కూడా అంతే వచ్చేద్దండి అంటే క్రైస్తవులు ఎక్కువ కొనుక్కుంటారు న్యూఇయర్కి కొనుక్కుంటారండీ అందుకని ఎక్కువండి దీని తరవాత వచ్చి సంక్రాంతి అండి ఈ సంక్రాంతి ఏంటంటే ఇది మూడు రోజుల పండగండి ఈ మూడు రోజుల పండుగ వల్ల ఏంటంటే రైతులు పంట చేతికొచ్చిందని చెప్పి వాళ్ళే పూజలు చేసుకుంటూ ఉంటారండీ ఈ పండగకి ఏంటంటే మొదటి రోజు భోగి అని రెండో రోజు సంక్రాంతి అని మూడో రోజు కనుమ అని నాలుగో రోజు ముక్కనుమ అని ఈ మూడు రోజులు నాన్ వెజ్ తినరు నాలుగో రోజు ఏంటంటే వాళ్ళు కోడిని గట్ట కోసుకొని నీసు ఆ రోజు తింటారు నాలుగో రోజు అన్ని నీసు వంటలు గట్ట చేసుకొని నాలుగో రోజు తింటారండి ఇంక మిగతా మూడు రోజులు వాళ్ళు కొన్ని కొన్ని ఊర్లలో ఆటల పోటీలు పెడతారండి కోడి పంద్యాలు గుండాట్లు ఏంటంటే పల్లెటూర్లు ఆ ఇది ఎక్కువ బాగా జరిగేదెక్కడంటే పల్లెటూర్లో నండి ఈ కోడి పంద్యాలు ఇవన్నీ పల్లెటూర్లలోనే బాగా జరుగుతుందండి ఇంకా కూడా మాములుగా వాలీబాల్ అని క్రికెట్ టోర్నమెంట్స్ అని ఇలాగ గేమ్స్ కూడా పెట్టుకుంటారండి వాళ్ళు అంటే ఇంకా సా కొత్త కొత్త అల్లుళ్ళు అని అవని ఇంకా చాలా చాలా బాగా జరుపుకుంటారండి ఈ పండగ కూడా అవునండి మీరొచ్చారు కదండి జా అవునండి మీరొచ్చారు కదండి జా కొన్ని రోజులు అవునండి వచ్చారు కదండి జా ఒక్కోసారి ఒకసారి పండగలన్నీ చూసేసి వెళ్ళండి ఇండియా మళ్ళీ మీరెప్పుడొస్తారో తెలీదు కదండి ఈ ఆంధ్రప్రదేశ్ ఒకసారి చూసి సరే సరే